ఇంట్లో తోటలు పెంచుకోవడం ఎంత చవక అయినది లేదా ఖరీదైనది అంటే నాకు తెలిసినంత వరకు చాలా కష్టమైనది ఎందుకంటే తోటలు పెంచుకోవాలి అంటే మనకంటూ ఒక ఇల్లు ఉంటే చాలా మంచిది ఎందుకంటే మనకంటూ ఒక ఇల్లు ఉన్నప్పుడు తోట తోటని పెంచుకుంటాం బయట తోటను పెంచినప్పుడు ప్రతి ఒక చెట్టుని నాటి దాని యొక్క అందాన్ని ఆస్వాదించేదే మనిషి యొక్క లక్ష్యం మనిషి యొక్క లక్షణం లక్ష్యమైన లక్షణం అన్న చెప్పవచ్చు ఎందుకంటే చెట్టులో చెట్టును ఒక తోట లాగా మార్చి ఒక తోటలో ఎన్నో రకాలైన చెట్లను పెట్టి వాటి యొక్క నీటుగా చూసుకోవడం అంటే శుభ్రంగా చూసుకోవడం నీళ్ళు పోయడం కానీ ప్రతి ఒక్క విషయం చూసి చేయాలంటే దానికంటూ ఒక ఏకాగ్రత కావాలి దానికంటే ఒక మంచి ఆశయం కావాలి ఎందుకంటే ఏదో చెట్టు పెట్టినామంటే పెట్టినామంటే కాదు ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం చేసే విధానం మంచిగా ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క విషయం చెట్టును పెంచడం అంటే ప్రతి చెట్టుకు మాత్రం మంచిది కాదు మనుషులకి ఎంతో మంచిది దాని నుంచి వచ్చే ఎన్నో మూలికల ద్వారా మనుషులకి ఒక మాత్రలుగా ముందుగా యూస్ అవుతుంది టాబ్లెట్స్గా ఇస్తున్నారు ఎక్కడ చూసినా అందుకు ఒక చెట్టును పెంచాలి ఒక తోటను పెంచుకోవాలి అంటే ఇంట్లో తోటను పెంచుకోవాలి అంటే ఆ ఇల్లు మనదిగా ఉండాలి లేదంటే ఒక త మనకంటూ ఒక ల్యాండ్ లాగా ఉంటే ఆ యొక్క స్థలం మనకంటు ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో మనము తో తోటను పెంచుకోవచ్చు అలా పెంచుకున్నప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని చూసి చేయాలి ఏవంటే ఆ మందులు వాడటం అంతా లేకుండా ఒక పర్యావరణంగా చెట్టును పెంచడం ఎంతో మంచిది అలా చేయడంవల్ల ఎందుకంటే అది కాకుండా ఖరీదైనది కూడా ఖరీదైనది చివరి దాకా ఉండే ఎందుకంటే మనం వేసే విత్తనాల ద్వారా విత్తనాలు ఖరీదు ఎక్కువ ఉండవచ్చు ఎందుకంటే మనము ఏ చెట్టుని నాటాలనుకుంటున్నాము ఆ యొక్క చెట్టు యొక్క ధర ఎక్కువ ఉండచ్చు ఆ యొక్క విత్తనాల ధర ఎక్కువ ఉండచ్చు కానీ ఆ చెట్టు నాటడం వల్ల ఈ యొక్క ప్రపంచానికి ఎంతో మంచిది ఈ యొక్క పర్యావరణానికి ఎంతో మంచిది ఎందుకంటే ఎక్కడ చూసినా పొగ దుమ్ము ఇలా ఎక్కువ ఉండడం వల్ల వర్షం సరిగా అనుకునే సమయానికి పడలేకపోవడం వల్ల ఎందుకు కారణం ఇదంతా చెట్లు లేనందుకు కారణం ఇలా చెట్లు పెంచడం కానీ తోటలు ప్రతి ఇంటిలోను ఒక తోటను పెంచడం వల్ల ఎంతో మంచిది పర్యావరణానికి అని నా యొక్క అభిప్రాయం మూల్యంగా ఈ యొక్క విషయాన్ని నేను చేస్తున్నాను